మీ రాష్ట్రపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో ప్రచారం చేయడంలో తెలుగు భాష యొక్క పాత్ర ఏమిటి ఏమిటి అనగా మా రాష్ట్రం తెల తెలంగాణ తెలంగాణ అనగానే గుర్తొచ్చేది వా గుర్తొచ్చేది కాకతీయుల పరిపాలన కాకతీయుల పరిపాలన కాలంలో కాకతీయ రాజులు వెయ్యి స్తంభాల గుడి రామప్ప గుడిని అదేవిధంగా అనేక చెరువులను చెరువులను తవ్వించడం ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలోని ఆ ప్రజలను వారు ఎంతో అత్యున్నతంగా చూడడం అదేవిధంగా మా మా రాష్ట్రంలో తెలుగు భాష యొక్క పాత్ర ఏ విధంగా ఉందంటే తెలుగు తెలుగు భాష యొక్క తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రజలు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు తెలుగు భాష వలన ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి తెలుగు భాష అనేది మా ప్రాంతంలో తెలుగు తెలంగాణ యాసగా ప్రతి ఒక్కరూ తెలంగాణ యాసల యాసతో మాట్లాడడం అదేవిధంగా ఎక్కడ ప్రపంచ దేశాల్లో నలుమూలలో ఎక్కడ ఉన్న భారతీయులలో తెలంగాణలో తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ యాస చాలా గొప్పది వారు మాట్లాడే ఈ తెలుగు తెలంగాణ యాస అనేది ప్రతి ఒక్కరు గుర్తించగలుగుతారు ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన దేశంలో మన తెలంగాణ యాసతో చాలా చలనచిత్రాలన్నిటిని రిలీజ్ అవ్వడం జరిగింది అందరూ మన తెలంగాణ యాస చాలా పేరు ప్రఖ్యాతలు మన తెలంగాణ యాసని వేరే ఇతర రాష్ట్రాలవారుగాని దేశాలవారు గానీ మాట్లాడలేకపోవడం గమన్హరం గమన్హరం నేనైతే చాలా గొప్పగా భావిస్తున్నాను